అక్క నేను మొబైల్ ప్లాన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే మొబైల్ ప్లాన్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే నేను ఈ మంత్కి మొబైల్ ప్లాన్ని తగ్గించుకోవాలని అనుకుంటున్నాను సో దానికోసం ఏమేం ప్లాన్స్ ఉన్నాయి ఇంతకు ముందు అయితే నేను టూ జీ బీని వాడేదాన్ని కానీ ఇప్పుడు నేను వన్ పాయింట్ ఫైవ్ జీ బీ కానీ వన్ జీ బీ కానీ వాడాలనుకుంటున్నాను నాకు తెలిసి దానికి బెస్ట్ ఛాన్స్ బెస్ట్ ఏమై ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ జీ బీ వాడమంటావా నేను వన్ పాయింట్ ఫైవ్ జీ బీ వాడాలనుకుంటున్నాను దాని ఖర్చు కూడా మనకి వన్ మంత్కి వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా పడుతుంది సో నేను నా ఖర్చులను తగ్గించుకోవడానికి నా ప్లాన్ను తగ్గించుకోవాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ